ఝాన్సీ గారు బాగున్నారా బాగున్నాం మేము మీరు ఎలా ఉన్నారు పిల్లలు అందరూ బాగున్నారండి మీ ఇంట్లో అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు భోజనాలు అయిపోయినయా వెళ్ళాము మూవీకి వీర సింహారెడ్డి గురించేనా సినిమా చాలా బాగుంది అస్సలు అస్సలు ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా అస్సలు బాలకృష్ణ గారు చాలా బాగా నటించారు అస్సలు వంద కోట్లు పైనే వచ్చిందంట సినిమాకు అస్సలు అంత బాగుందా సినిమా ఆ అదే ఒక కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా అస్సలు అది చూసావా అస్సలు ఆయన నటన ఇది అస్సలు చాలా బాగుంది అస్సలు వాళ్ళ ఇంటి పేరుకి తగ్గట్టుగా నటించారసల అందులో బాలకృష్ణ గారు అస్సలు అదే మరి అస్సలు అందరూ ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు అస్సలు ఎక్కడ చూసినా వీర సింహారెడ్డి అదే ఈసారి మళ్ళీ ఒకసారి అందరం కలిసి వెళ్దాంలే ఈసారి అలాగే అండి సరే అండి